అవును నేను డిజిటల్ తెలుగు నిఘంటువులను ఉపయోగించాను నేను ముఖ్యంగా అర్థం తెలియని పదాలను వెతకడానికి వివిధ పదాల సరైన ఉపయోగాన్ని అర్థం చేసుకోవడానికి మరియు తెలుగు పద సంపదను మెరుగుపరుచుకోవడానికి వీటిని ఉపయోగిస్తాను ఈ నిఘంటువులు చాలా ఉపయోగకరంగా ఉంటాయి ముఖ్యంగా భాష అభివృద్ధికి కానీ కొన్నిసార్లు పదాలకు వివరణలు మరింత విస్తృతంగా అవసరం అనిపించవచ్చు